భారతదేశంలో అత్యంత ప్రాముఖ్యం పొందిన పండుగల్లో ఒకటిగా చెప్పుకోదగ్గది ఏంటి అంటే మకర సంక్రాంతి లేదా సంక్రాంతి అంటారు ఇది అత్యంత ప్రాముఖ్యమైన హిందూ పండుగ దీనికి మకర సంక్రాంతి అని పేరు ఎందుకొచ్చింది అంటే సూర్యుడు మకర రాశిలోకి ఆగమనేస్తాడనమాట అంటే సూర్యుడు మకర రాశిలోకి వస్తాడు వచ్చినప్పటి నుండి ఉన్న కాలాన్ని కాబట్టి దీన్ని మకర సంక్రాంతి అంటారు అలాగే ప్రతి సంవత్సరం జనవరి పద్నాలుగున లేదా పదిహేనవ తేదీన సంక్రాంతి పండు పండుగ జరుపుకుంటారు అలాగే ఈ పండుగను ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు రాష్ట్రాల్లో ప్రాముఖ్యంగా జరుపుకుంటూ ఉంటారు ఇందులో వచ్చేసి చాలామంది చుట్టాలందరూ కలిసి ఒకే ఒకే చోట చేరి ఈ పండుగను చాలా ఆహ్లాదకరంగా జరుపుకుంటూ ఉంటారు ఈ సంక్రాంతి పండుగను మూడు రోజులపాటు ఎంతో సంతోషంతో సందడిగా ఆనందంగా చేసుకుంటూ ఉంటారు ఈ మూడు రోజులలో మొదటి రోజు భోగిమంటలతోనూ రెండవ రోజు పొంగలి పిండివంటలతోనూ మరియు దేవుడు దేవుళ్ళ పూజలతోనూ మూడవ రోజు గోపూజతో అలాగే మాంసప్రియలకు మంచి కూరలతోనూ మూడు రోజులు పండుగ ఎంతో సరదాగా కొనసాగుతుంది అలాగే సంక్రాంతి పండుగ రోజున పల్లెటూరుల్లో ఎంతో సందడిగా కనబడతాయి మన తెలుగు ఆడపడుచులందరూ సంక్రాంతి పండుగ రోజున రంగు రంగులు ముగ్గులు వేస్తూ సందడి చేస్తూ ఉంటారు ముగ్గులు మరియు రథం ముగ్గులు గొబ్బెమ్మలు భోగి పళ్ళు హరిదాసులు గంగిరెద్దులు గాలిపటాలు కోడిపందాలు ఇవన్నీ ఈ పండగ యొక్క ప్రాముఖ్యత అలాగే ఈ పండుగ కూడా మా కుటుంబంలో కూడా చాలా సంతోషంగా ఆనందంగా చేసుకుంటూ ఉంటాం